నా ఉద్దేశంలో మా పల్లె ఆ డెవలప్ అది పర్యాటక ప్రా ప్రాంతంగా ఉండాలంటే ముందుగా మాకు కొన్ని స్పాట్స్ ఉన్నాయి అవి అన్నీటిని ఆ కొన్నిప్లేసులు చాలా అందమైన ప్లేస్లు ఉన్నాయి అవి అన్నిటిని మేము ముందుగా వాటిని చూపించడానికి తగిన దారులు అక్కడ వేయించుకోవాలి అప్పుడు దానికి మేము ప్రభుత్వ పరంగా కాని మాములుగా కాని చాలా ప్లేసులు తణుకులో మాకు పర్యాటకంగా ఉన్నాయి మళ్ళీ ముందుగా మేము వీటిని సందర్శించడానికి అనేక మార్గాలుగా కొన్ని రోడ్లు అనేవి మనం వేయించుకోవాలి అలా వేయించుకోవడం వల్ల మా తణుకు ప్రాంతం అనేది చాలా పర్యాటక ప్రాంతంగా మేము తీర్చిదిద్దుకోవడానికి అనేక వసతులు మాకు ఉన్నాయి ఈ ముందుగా ఈ ట్రావెలింగ్ అనేది మేము వేసుకోవడం వల్ల పర్యాటక ప్రాంతాలను గుర్తించబడటానికి సహకా సహకారం ఉంటుంది